మేము జరుపుకున్న పండగ సంక్రాంతి ఆ సంక్రాంతి పండగనేది చాలా గణంగా జరుపుకుంటాము కుటుంబం అంతా కలిసి ఒక దగ్గర ఉండి జరుపుకుంటాము అది పెద్దలను ముందుగా పూజిస్తాము వాళ్లకి అన్ని రకాలమైన వంటలనేవి వండుతాము అలానే బట్టలు కూడా పెడతాము ఒక మూలన దీపం వెలిగించి అక్కడ బట్టలు వాళ్లకి వండిన వంటలు ఒక అరిటాకు మీద వేసి పెడతాము దాని తర్వాత ధూపం అనేది వేస్తాము వేశాక మేము అప్పుడు ఇంట్లో అందరము కలిపి ఆరోజు మధ్యాహ్నం తింటాము ఉదయం అంతా ఉపవాసం అనేది ఉంటాము అలానే మేము కూడా అందరము కొత్త బట్టలు తీసుకుని ఆరోజు ఆ మూడు రోజులు కొత్త బట్టలు వేసుకుంటాము భోగి క సంక్రాంతి కనుమ రోజు భోగి రోజు నలుగు పెట్టుకుంటాము సంక్రాంతి రోజు పెద్దలకు పూజించుకుంటాము కనుమ రోజు నాన్ వెజ్ ఐటమ్స్ వండుకుంటాము ఇలా మేమందరము ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము